హలో చెప్పు సారు హలో ఆ చెప్పు సారు కిచెన్ ఎట్లా ఉంది అండి

ఏమైంది అండి

యూనీఫార్మ్ కూడా మొన్నే కదండి ఇచ్చింది మీకు మొన్నేగా అన్నీ చేయించింది ఇంతలోగా ఏమైంది మొత్తం చేయించాం మేము అదేంటి అండి అలా అంటున్నారు మీకు ఏమైనా శాలరీలేమీ ఇవ్వట్లేదా నేను అన్నీ కరెక్ట్గానే ఇస్తున్నానుగా సరే కానీండి చూద్దాం మారుద్దాం నీకు మీకు ఏ సరే ఏమేం సామాన్లు పొయినాయో మంచిగా చెప్తే మేము నేను తీసుకోని వెళ్ళి తీసుకొని వస్తామండి పంపించి బాయ్ని అలా అనకండి సార్ మేం మిమ్మల్నే నమ్ముకోని ఉన్నాము అట్లా అనవద్దండి అట్లా అంటే ఎట్లా మేం మిమ్మల్ని నమ్ముకోని ఉన్నాం అదేంటి అండి అంత మాట అంటారు అవును సామాన్లు కొత్తవి ఇప్పించుకుందామండి ఇప్పుడు నేన్ మిమ్మల్ని నమ్ముకొనే కదండి రెస్టారెంట్ పెట్టుకుంది సరే సరే మీరు ఒకసారి రండి కూచ్చోని మాట్లాడుదాం ఒకసారి రండి ఓకే